మధ్యాహ్న భోజనానికి ఎక్కువగా పప్పుదినుసులు వండుకోడానికి ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే మధ్యాహ్నం మనకు పప్పు ఈజీగా డైజెస్ట్ అవుతుంది దానివల్ల మధ్యాహ్నం పప్పు తినడానికి ప్రిఫర్ చేస్తాను మనకెక్కువ టైం ఉంటుంది కాబట్టీ మనలో కొంచెం ఇంట్లో ఏజడ్ పర్సన్స్ ఉన్నాకాని వాళ్ళకు ఈజీగా అరుగుద్ది నైట్ ఏదయినా కాని చిన్న కూరగాయలాంటివి వండుకోవడానికి ప్రిఫర్ చేస్తాం మోస్ట్లీ పెరుగేసుకొని తినేసి పడుకుంటాం అదయితే బెస్ట్ వే అది కాకుండా ఖచ్చితంగా వండుకోవాలంటే చిక్కుడుగాయ వంకాయ లేకుంటే జస్ట్ ఏదో ఒకటి ఎగ్ వేసుకొని ఎగ్తోనే ఏదోకటి వేసుకొని తింటాము నైట్ టైం పప్పును మాత్రం ఎక్కువగా ప్రిఫర్ చెయ్యము మధ్యాహ్నం మాత్రం ఖచ్చితంగా పప్పు చారు ఇలాంటివి ఎక్కువ తింటాం